నేను ఎప్పుడూ సమూహంగా కసాధన చేస్తేనే ఉంటాను అప్పుడప్పుడు ఒంటరిగా చేస్తూ ఉంటాను సమూహంగా చేసినప్పుడుగా నాకు కలిపి అనుభవం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వేరే ఒకోళ్లతోను పోటీగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి సో వాళ్ళ కంటే మనం ఎక్కువ నేర్పించుకోవడానికి మనం ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్కువ సాధన చేస్తూ ఉంటాం దానివల్ల మన ఆరోగ్యం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది